నమస్కారమండీ షావుకార్ గారు అవునండి చాలా రో మరేమో వచ్చిన సంగతేంటంటే అండీ మన దగ్గరకి ఒక యాభై సోఫాలు ఆర్డర్ వచ్చినయండీ ఆ ఆర్డర్గ్గాను నాకు టేక్ చెక్క కావాలండీ రెట్లేలా పడతా అంటారు మనకైతే ఏ క్లాస్యే ఇప్పించండీ ఎందుకంటే కస్టమర్కి మనక్కావాల్సిందే కదండీ చేయాల్సింది అవునా అండీ అలాగయితే యాభై సోఫాల మీద ఒక యాభై లక్షలవుతుందా అండీ అలాగా అండీ అయితే మన వరకు ఏమన్నా తగ్గింపు రేట్ ఏమి లేదంటరా షావుకార్ గారు అవునా అండీ షావుకార్ గారు అలాగంటే నాకొచ్చినీ కాంట్రాక్టే యాభై లక్షల కాంట్రాక్ట్ అండీ నేను పై డబ్బులు ఒక పది లక్షలేసుకోని తీసుకుందామన్నా కూడా నాకిది సరిపోదండీ మీరేమన్నా కొద్దిగా రేట్ చూసి ఇవ్వగలరు ఎందుకంటే కూలి వాళ్ళక్కూడా ఇచ్చుకోవాల కదండీ చాలా అద్భుతమయిన విషయం చెప్పారండీ అయితే మనకి లోడ్ ఎలా పంపిస్తారు షావుకార్ గారు ప్రస్తుతం టేకు చెక్క అందుబాటులో ఉంటే మా లారీ ఇక్కడే ఉందండి లోడ్ వేసుకుని వెళ్ళిపోతాం ఆ అయితే మేము ప్రస్తుతానికి పది సోఫాల టేకు పట్టుకెళ్తామండీ మిగిలినవి మీరు వచ్చినా కానీ ఫోన్ చేయండీ మా డ్రైవరు కానీ మా పనివాళ్ళు కానీ వచ్చి దాన్ని లోడ్లో ఎక్కించుకు తీసుకెళ్తారండీ సరే షావుకార్ గారు ఆ పే చేస్తాం షావుకార్ గారు ప్రస్తుతానికి నా దగ్గిరున్న పదిహేను లక్షలు మీకు కడతాను షావుకార్ గారు తరవాత మా వాళ్ళతో పాటు వచ్చినపుడు మిగిలిన డబ్బులు మీకు అందచేస్తానండీ నాణ్యమయిన టేకు చెక్క అందించండీ షావుకార్ గారు కస్టమర్ దగ్గర మనకి మళ్ళా మాట రాకూడదు అందుకే షావుకార్ గారు మీ దుకాణం కాడకొచ్చాం సరే షావుకార్ గారు ఇంక వెళ్ళోస్తాను మరి అలాగేనండీ ఉంటాను మరి